కొన్ని ఫొటో షాట్స్ని తీసే సమయంలో దాని క్లారిటీ చుట్టుపక్కల గల వాతావరణం ప్రదేశాన్ని సారంగా లైటింగ్ ఆధారంగా షాట్ల కూర్పును నిర్ణయిస్తాను ఫోటోలు ఆకర్షణీయంగా రావడానికి లొకేషన్లో సన్లైట్ మూమెంట్ మరియు ఫేస్ బ్రైట్నెస్ మరియు కెమెరా క్వాలిటీ అండ్ వెదర్ కండీషన్ ఆధారంగా ఫోటో ఆకర్షణీయంగా రావడానికి పద్ధతిని ఉపయోగిస్తాను అంతేగాక లొకేషన్లోని వాతావరణాన్ని ఎంచుకొని తగిన ఫొటో ఫ్రేమ్ని ఫిక్స్ చేసి ఇమేజ్ తీస్తాను ఒకసారి అవుట్డోర్ వెళ్ళినప్పుడు లొకేషన్ సెటప్ చేసి ఖచ్చితమైన షాట్ ఉండడానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం సాధ్యం కాదు ఉదాహరణకు ఒక షాట్కి ఒక గంట నుండి ఒక రోజు మొత్తం కూడా కొన్నిసార్లు సరిపోకపోవచ్చు